నేను ఇంట్లో అయితే తులసి మొక్క మేము పెంచుతున్నాము మాకు మూలికలు ఔషధాలు ఇలాంటివి ఏమీ పెంచట్లేదు కానీ తులసి మొక్క కంపల్సరీ పెంచుతాము పెంచి డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగు తులసి ఆకులు రెండు కొంచెం తేనె కలుపుకొని మేము తాగుతాము ఎందుకంటే అది మనకి కఫం ఉన్న ఆయాసం ఉన్న వాళ్ళకి అది చాలా మంచిది ఓ రెండు తులసి ఆకులు వేసుకొని తేనె వేసుకొని తాగితే బాగుంటుంది తింటే కూడా బాగుంటుంది వట్టి తేనె కాకుండా వట్టి తులసి ఆకులు కూడా నమలవచ్చు అయితే ఔషధ మూలికలు అనేవి మనకి కొంత మందికి మొక్కలు ఎలా పెంచాలో ఆ మొక్కలు ఎలా పెంచాలో తెలియదు తులసి మొక్క అయితే మనం డైలీ యూజ్ ఆ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే కాబట్టి అది మనకి ఎలా పెంచాలో తెలుసు కాబట్టి నేను అదే పెంచుతున్నాను అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది మంచి హెల్తీ ప్రొడక్ట్ అన్న మాట అది దాన్ని మే బి దాన్ని పెంచడం అనేది చాలా ముఖ్యము యాంటీబయాటిక్స్ అంటే ఈ సహజ వర్ణ నివారణలు మంచివి అని అందరూ అనుకుంటున్నారు కానీ నన్ను అడిగితే అవి మంచివి కాదు పిల్లలకు కూడా అవి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి యాంటీబయోటిక్స్ వల్ల మన బాడీ చాలా వీక్ అయిపోయే ప్రమాదం బాగా ఉంటుంది కాబట్టి అవి దూరంగా ఉంచితేనే బెస్ట్ అని నా అభిప్రాయం